నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం చదువుకోవడం అంటే చాలా ఇష్టం కరాటే వాలీబాల్ అంటే చాలా ఇష్టం నేను వాటిని మెరుగుపరుచుకోవడానికి ఇతరుల వివిధ ప్రదేశాల్లో కూడా శిక్షణ తీసుకున్నాను వాటి వల్ల నేను ఎంతో అభివృద్ధి చెందాను క్రికెట్ ఆటలు నేర్చుకొని నేను ఎప్పుడైనా భారత తరపున ఆడాలి ఆశపడుతున్నాను దానికోసం నేను వివిధ శిక్షణలు తీసుకొని నా కలలను మెరుగుపరుచుకున్నాను

వాలీబాల్ అనేది ఒక క్రీడ దానివల్ల మనం ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు ఉంటాయి దానిని అలవర్చుకొని మనము అనేక నేలపరచుకొని మనం అనేక విజయాలని చేయవచ్చు అలాగే కరాటే కరాటే వల్ల మనకి ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు ఉంటాయి దాన్ని మనం ఎలా అభివృద్ధి చేసుకోవచ్చు అంటే ఎన్నో కారణాలు ఉంటాయి మనం వివిధ శిక్షణా శిక్షణా కేంద్రాల దగ్గర శిక్షణ తీసుకొని మనం వృత్తిని మనం పెంచుకోవచ్చు మన కళలను మనమే ఇంకా బాగా ఇంకా బాగా ఎదుగుదల చేసుకోవచ్చు అలాగే ఎన్నో క్రీడలు ఉన్నాయి క్రికెట్ తీసుకుంటే క్రికెట్ మన ప్రపంచ ప్రపంచ ఆటలలో ఒకటి దానివల్ల ఎంతో పేరు వస్తుంది భారతదేశం తరపున ఆడే అవకాశం రావడం అంటే చాలా గొప్ప పని దానికోసం మనం ఎన్నో శిక్షణ కేంద్రాల దగ్గర వివిధ శిక్షణ నేర్చుకొని దానిని ప్రదర్శించడంచో మనం అంత స్థాయిలో ఉండవచ్చు అలాగే అలాగే చదువులోనూ వివిద పుస్తకాలను చదువుకుని నేర్చుకుని అవి ఇతరులకు చెప్పడం ద్వారా మనం వాటిని అభివృద్ధి చేసుకోవచ్చు అలా చేసినచో మనం జ్ఞానము అదేవిధంగా మన నైపుణ్యము పెరుగుతుందని అనుకుంటున్నాను